పీటీ ఉష కుటలి అనే ఒక గ్రామంలో కేరళాలో జన్మించారు పీటీ ఉష చదువుకున్నది పయోలీ ఆమెకు ముద్దుగా పయోలీ ఎక్స్ప్రెస్ అని కూడా పిలిచేవారు ఆమెలో ఈ ఆమెలో ఈ ఈ ట్యాలెంట్ ఉందని గుర్తించింది తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె గుర్తించింది అలాగే ఆమె

భారతదేశానికి ఎంతో ప్రశంసలు తెప్పించింది